హలో

సార్ నేను నరేష్ మాట్లాడుతున్నాను స్టూడెంట్ సార్ సార్ నేను మీ కాలేజ్ నుంచి మీ కాలేజీ స్టూడెంట్ సార్ మెకానికల్ డిపార్ట్మెంట్ సార్

ఫైనల్ ఇయర్ సార్ మొన్న పర్స్ పోయింది సార్ మొన్న సార్

కాలేజీలో సార్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి సర్ దాంట్లో వాలెట్లో ఐ డీ కార్డ్స్ ఉన్నాయి సార్ దాంట్లో పాన్ కార్డు ఓటర్ ఐ డీ కార్డ్స్ ఏ టీ ఎం కార్డ్సు ఆధార్ కార్డు అన్నీ ఉన్నాయి సార్ ఓకే సార్ మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను సార్ మీరు మాకు చెప్తే ఒకవేళ కన్ఫర్మ్ చేస్తున్నా మండేనా సార్ ఓకే సార్ అందరిని ఒకసారి కనుక్కోండి సర్ కనుక్కొని మాకు మెసేజ్ ఇస్తే మండే కన్ఫామ్ వస్తాను సార్